హలో చెప్పండి సార్ చెప్పండి సార్ వచ్చేసింది సార్ ఈ రోజే వచ్చింది మీకు షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది సార్ ఫాస్టింగ్ ముందు వచ్చేసి టూ ఏయిటి పైనుంది మళ్ళీ ఫాస్టింగ్ తర్వాత వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ అబోవ్ ఉందండి షుగర్ కొంచెం తగ్గిచ్చుకోవాలి మీరు ఫుడ్డు యాక్టివిటీస్ ఏమైనా ఈమధ్య చేంజ్ చేసారా ఓ ఓకే ఓకే ప్రాబ్లమ్ ఏమి లేదు సార్ వన్ మంత్ ఇన్సులిన్ తీసుకోండి కొంచెము ఎందుకంటే ఎక్కువ ఉంది మళ్ళి మీరు ఫుడ్ డైట్ కూడా కొంచెం ఫాలో అవ్వాలి నేను ఫుడ్డు డైట్ చార్ట్ మీకు చెప్పేస్తాను ఏమని చెప్పేసి వాట్స్ప్ నంబర్ పంపించేస్తాను ఇన్సులిన్ అయితే వాడాలి సార్ ఒక వన్ మంత్ వాడితే కంట్రోల్లోకి వచ్చేస్తుంది కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ అవి చెయ్యండి మార్నింగ్ లేచిందే అదే పరకడుపున వచ్చేసి ఏమి తినక ముందు కొంచెం మెంతులు వేసుకుని నీళ్లు తాగండి తర్వాత వాకింగ్ స్టార్ట్ చేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేయండి పక్కన ఏమైనా పార్కు ఉన్న లేకుంటే రోడ్లో కూడా మార్నింగ్ కొద్దిసేపట్లా వాకింగ్ చేయండి తర్వాతొచ్చి ఇన్సులిన్ వేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోండి హెవీగా ఏమి తీసుకోపోకండి అంటే పొంగలు ఇలాంటివి తినకండి ఉప్మా తినే పనైతే కూడా గోదుమ రవ్వతో ఉప్మా ఉంటుంది కదా అది చేసుకుని తినండి ఇడ్లీ ఇలా తినండి దోస ఇవన్నీ అవాయిడ్ చేసేయండి దోస పూరి పొంగల్ ఇవన్నీ అవాయిడ్ చేసేయండి ఆఫ్టర్నూన్ కూడా రైస్ ఐటెమ్ ఎక్కువ తీసుకోబాకండి సంగటి అలా తీసుకోండి సంగటి లేకుంటే బాయిల్డ్ వెజిటబుల్స్ ఇలాగా తీసుకోండి నైట్ రెండు చపాతీ అంతే నైట్ కూడా తినకముందు ఇన్సులిన్ వేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత తినండి సాయంత్రం ఒకసారి వాకింగ్ చేయండి బాగా ఒకేనా తిన్న వెంటనే పడుకోవద్దండి నేను మీ నంబర్కి సెండ్ చేసేస్తాను సార్ ఇదే కదా మీ వాట్స్అప్ నంబరు నేను ఫుడ్డు చార్ట్ పంపించేస్తాను రోజుకి ఇలా తీసుకోండి ఎంత ఎంత క్యాలరీస్ బర్న్ చేయాలి అవన్నీ కూడా నేను మీకు చెప్తాను అనమాట నైట్ కూడా తిన్న వెంటనే పడుకోవద్దండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకోండి తిన్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ తర్వాత పడుకోండి క్లినిక్కి రేపు వచ్చారంటే మీకు ఇన్సులిన్ ఎలా వేసుకోవాలి అని చెప్తాను ఒక్కసారి చూస్తేనే మీకు తెలుస్తుంది మళ్ళీ మీరే వేసుకోవచ్చు మీకు అట్ల భయంగా ఉందనిపిస్తే పక్కన మెడికల్ షాపులో తీసుకెళ్తే కూడా వాళ్ళు కూడా వేస్తారు సరేనా ఫోర్ ఎంఎల్ ఫోర్ ఎంఎల్ వేసుకోండి సరేనా రేపు క్లినిక్కి రండి ఒకసారి మాట్లాడదాం సరేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్